సంగీతం శైలి అంటే నాకు పెద్దగా తెలియదు కానీ ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోలేదు సింగింగ్ ఈజ్ జస్ట్ మై హాబీ నాట్ మై ప్రొఫెష్నల్ హాబీ సో నేనైతే జన్రల్గా సింగింగ్లో మాత్రం ఒక ప్లెసెంట్ థీము ఉన్న సాంగ్స్ని ఎక్కువ పాడడానికి ఇష్టపడతాను

సో నాకు ఆ బ్యాగ్రౌండ్ ప్లెసెంట్గా ఉంటు స్లా సాంగ్స్ స్లోగా వెళుతు ఉంటే హ్యాప్పీగా అనిపిస్తుంది అలా అని మరి స్యాడ్ సాంగ్స్ ఏడుపు తెప్పించే సాంగ్స్ అలా కాదు వినడానికి వినగానే మంచి ప్లెసెన్స్ ఆఫ్ మైండ్ ఇచ్చే సాంగ్స్ నేను ఎక్కువ చూస్ చేసుకుంటాను అవి నాకు మంచి హ్యాప్పీనెస్స్ ఇస్తాయి అండ్ అఫ్ కోర్స్ మాస్ బీటు ఉన్న సాంగ్స్ కూడా నాకు ఇష్టం కానీ అవి హ్యా మంచి హ్యాప్పీగా ఉన్నప్పుడు లేదా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అవి వింటున్నప్పుడు నాకు మంచి హ్యాప్పీనెస్ వస్తుంది మంచి జోష్ వస్తుంది వాళ్ళతో కలిసి ఉండడానికీ సో మోస్ట్లీ సంగీతం అంటే ఇట్స్ హ్యాప్పియస్ట్ థింగ్ ఇట్ గివ్స్ ఏ ప్లెసెన్స్ ఆఫ్ మైండ్ టు మీ సో స్పెషల్ జోనర్ ఏంటంటే నాకు ప్లెసెంట్ మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం పాడడానికి కూడా సాఫ్ట్గా హ్యాప్పీగా కామ్ గోయింగ్ ఈజీ గోయింగ్గా అనిపిస్తాయి సో నాకు జోనర్ అంటే చాలా ఇష్టం పాడడానికి కానీ వినడానికి కానీ రెండింటికి నాకు సాఫ్ట్ సాంగ్స్ చె ఎక్కువ చూస్ చేసుకోవడానికి ఇష్టపడతాను